నమస్కారమండి మీరు పైంటరేనా అండి నా పేరు వచ్చేసరికి జిత్తాలం నేను కొత్తగూడెం నుంచి మాట్లాడుతున్నాను మాకు వచ్చేసరికి నాలుగుజలుగా నాలుగుదులు రూమ్ ఉంది సార్ పెయింట్ వేయ్యాలి మీరు ఎంత సార్ ఎంత ఛార్జ్ చేస్తారు సార్ కూలీకా గుత్తకి చేస్తారా అవునా సార్ ఏ పెయిట్ సార్ ఏషియన్ పెయింట్ సార్ నార్మల్ పెయింట్స్ నార్మల్న పేర్లు చెప్పండి

అవునా సార్ సార్మల్గా నాలుగదులు నాలుగదులకొచ్చేసరికి గుత్తాకేనా సార్ నాలుగుదిలకొచ్చేసరికి ఓకే ఓకే సార్ నేను అడ్రస్ పెడతా సార్ అడ్రస్కి రీచ్ అవ్వండి నాకు మండే కావాలి సార్ మండే వచ్చేసరికి స్టార్ట్ చేయండి సార్ వర్కు నేను అడ్రెస్ లొకేషన్ పెట్టేస్తా సార్ వాట్సాప్కి ఇదేనా సార్ మీ వాట్సాప్ నెంబర్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్